నేను బైక్ రైడింగ్కి చాలాసార్లు వెళ్లాను అండ్ స్నేహితులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను అండ్ ఆదివారం సో సెలవు రోజు కాబట్టి మేము ఆదివారం దూరంగా ట్రిప్ వేసుకుంటాము